నేను తోట పని ఎప్పుడు నేర్చుకున్నాను అంటే మా నాన్నగారు కూరగాయలు పళ్ళు పువ్వులు ఈ అన్ని వేసి ప పండించేవారు అప్పుడు నేను నాకు అప్పుడు నాకు న చూసుకొని మా నాన్నగారి ఏ విధంగా పండిస్తున్నారు ఏ విధంగా ఇటీలని నాటుతున్నారు ఏ విధంగా ఆటీలకి ఎరువులు ఏస్తున్నారు ఆట్లకి ఏ విధంగా పెంచి పెద్ద చేసి వాటిలకి ఒక మనకి కూరగాయలు ప పండుతున్నాయి అనేది చూసుకో అప్పుడు నాకు పన్నెండు పదమూడు సంవత్సరాలు నేను నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పుట్టినప్పుడు మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నాను ఆ నేర్చుకున్న తర్వాత అప్పుడు మా నాన్నగారు లేనప్పుడు మా నాన్నగారు ఊరు వెళ్ళినప్పుడు మా నాన్నగారు ఎక్కడన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ కూరగాయలు పట్టుకొని అవి పట్టుకొని వెళ్ళినప్పుడు ఆ తోట పని ఎలా చేయాలి ఏం చేయాలని అని మా నాన్నగారు చెప్పేవారు ఆ చెప్పిన మూలంగా అదే విధంగా నేను అది చేసేవాన్ని అదే అలవాటు నాకు అయ్యింది అప్పటి నుండి నేను తోట పని అవి మొత్తం కూరగాయలు పండించడం పూలు పూలు మొక్కలు నాటడం ఇలాంటివన్నీ కూడా నేను అప్పటి నుండి పని నేర్చుకున్నాను అందువలన నాకు ఏ కూరగాయలైన ఏ ఏ పంట ఏదైనా పండించడానికి సులువుగా ఉంటుంది